కుటుంబ సభ్యులు ఎవరైనా ఏదైనా క్రీడలలో శిక్షణ పొందాలనుకుంటే వారి పాఠశాలలో ఉన్న పీటీ సర్ను లేదా బయట కోచను ఎవరినైనా సంప్రదించించుతారు వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహా సలహాల ప్రకారం వారు వాటిపైన తెలుసుకుంటారు ఏముందో ఏం లేదో అని వాటి ప్రకారంగా నడు నడుస్తారు